నా పేరు హేమలత నేను పుట్టింది పెరిగింది విజయవాడలలోనే నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు మా అమ్మగారి పేరు శాంత కుమారి మా నాన్నగారి పేరు పాల్ గారు మా పెద్దన్నయ్య పేరు ప్రదీప్ కుమార్ చిన్నన్నయ్య పేరు ప్రకాశ్ నేను ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా మా ఇంటికి దగ్గరలో ఉన్న ఫ్యూచర్ పాస్ స్కూల్లో చదువుకున్నాను తరువాత ప్రభాస్ కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నాను అప్పుడప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు పడితే వాటికి వ్రాస్తూ ఉండేదాన్ని తరువాత ఐసెట్లో ఉత్తీర్ణురాలిని అయి ఎంబీఏలో జాయిన్ అయ్యాను ఎంబీఏ రెండు సంవత్సరాలు ఎస్ఆర్కె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పూర్తి చేసాను అనుకోకుండా రెండువేల పద్నాలుగులో యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ వల్ల రెండు నెలలు కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను తరువాత వ్రాయవలసిన చేతికి దెబ్బ తగలటం వల్ల ఎగ్జామ్ వ్రాయడానికి చాలా భయపడ్డాను వ్రాస్తానో లేదా అని అలాగే వ్రాసాను ఎంబీఏలో డెబ్బై ఒక్క శాతంతో చదివి పాసయ్యాను తరువాత బ్యాంక్ కోచింగ్లకి వెళ్ళాను అదేవిధంగా క్యాంపస్లో యాక్సిస్ బ్యాంక్లో సెలెక్ట్ అయ్యాను కానీ చాలా దూరం అని శ్రీకాకుళం వెళ్ళమంటే అక్కడికి దాక వెళ్ళలేక ఆగిపోయాను దాని తరువాత చిన్న ఫ్యాన్సీ షాప్ని నడిపాను టూ ఇయర్స్ నడిపిన తరువాత రెండు వేలు పద్దెనిమిదిలో వివాహం జరిగింది రెండు వేలు వివాహం జరగగానే కర్ణాటక వెళ్ళాల్సి వచ్చింది అక్కడ మా ఆయన గారికి స్కూల్లో ఉద్యోగం వల్ల అక్కడ ఒక నాలుగు నెలలు ఉన్నాము దాని తరువాత భద్రాచలం వచ్చాము భద్రాచలంలో గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్లో మా వారికి ఉద్యోగం రావటం వల్ల అక్కడికి వెళ్ళాము అక్కడ ఒక ఐదు నెలలు ఉంటే నాకు ప్రెగ్నెన్సీ రావటం వల్ల విజయవాడ వచ్చేసాను మా అత్తగారిది గుంటూరు జిల్లా మేము గుంటూరులో దాచేపల్లి మండలం లో ఉంటాము అదేవిధంగా ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలే అలాగ నా జీవితం కొనసాగుతుంది